మీడియాలోనే విద్యా వ్యవస్థలో తెలుగు భాషకు తగిన ప్రాధాన్యత ఉందని అనుకున్నారంటే విద్యలో కూడా ఈ దీనికి తెలుగు భాష అనేది ఏంటంటే మన మాతృభాష అండి తెలుగు భాషకి మీడియాలోని రెండిట్లో కూడాను ప్రాధాన్యత ప్రతినిత్యం అలాగే ప్రాధాన్యత కూడా ఉందనే అనుకుంటున్నాను ఎందుకంటే ఆ విద్యాలయాల్లో కూడా ఏంటంటే మనకి తెలుగు సబ్జెక్టు అనేది తెలుగులోనే ఉంటుంది అండి అలాగే మీడియాలో కూడా మనం ప్రతి రోజే చదివే వార్తలు అంటే సాక్షి కానీ లేకపోతే ఈ ఆంధ్రజ్యోతి ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఏ అన్నింటి తెలుగులోనే ఇవన్నీ మనకి అందుబాటులోకి వస్తున్నాయి అండి ఈ రెండిటికీ తగిన ప్రాతినిధ్యం ఏమిటంటే అండి చెప్పడానికి నాకు వివరించ వచ్చు కానీ ఇది ఈ ప్రాతినిధ్యం అనేది ఏంటంటే మీడియాలోనే విద్య వ్యవస్థలోనే తగిన ప్రాతినిధ్యం ఉందని అనుకుంటున్నారు అంటే ఉందండి ప్రాదనిద్యముఅయితే ఉంది కానీ దాన్ని ఎలా వర్ణించాలో అయితే నాకు అయితే అర్థం కావట్లేదు నేనైతే ఈ చిన్న ఈ చిన్నది మా ఉదాహరణ మాత్రం చెప్పగలను